చెప్పమ్మా ఏం కావాలా టమోటా సిక్స్టీ మా ఫిఫ్టీ ఫైవ్ వేస్తాను మా సరే ఇంకేం మా వేరే సరే కిలో ఆనియన్ రేట్ చెప్పాలా సరేమా ఇంక వేరే సరేమా ఇంకా వేరే ఇంక వెరైటీ ఐటెమ్స్ ఉంటాయి క్యాప్సికం

సరేమా బటానీలు మా న్యాచురల్ గానే పండిస్తాము కొన్ని బెంగుళూరు ఐటెమ్స్ తెప్పిస్తాము కొన్నీ లోకల్ వస్తాయి సరేమా ఇంకా ఇస్తా అమ్మ సరేమా ఏమేమొ ఐటెమ్స్ కావాలో అన్ని లిస్ట్ పెట్టేయండి అన్నీహోల్ సేల్ రేట్కే పంపిస్తాం మంచి ఐటమే పంపిస్తాం ఫ్రెష్ ఐటమే బెంగుళూరు ఐటమూ వస్తుంది ఇక్కడ లోకల్ ఐటమ్ వస్తుంది ఫ్రెష్ ఐటమే పంపిస్తాం

సరేమా మీరూ ఐటెమ్ చెప్పేదాన్ని బట్టి అమౌంట్ ఉంటుంది ఏమి కావాల ఎంత కావాలా అనేదాన్ని బట్టి అమౌంట్ ఉంటుంది ఇప్పుడు చెప్పేకి రాదు మీరు లిస్ట్ ఇస్తారు కదా లిస్ట్ ఇచ్చినప్పుడు అమౌంట్ టోటల్ చేసి చెప్పేకి వస్తుంది అట్లా ఇప్పుడు ఇంకా ఏమేం కావాలో చెప్పలే కదమ్మా

ఇంకామా సరేమా టూ ఫిఫ్టీ మా

ఉంది మా ఫోన్పే అవైలబుల్ ఉంది సరే ఇంకేం మా ఇంకా వేరే ఏమైనా కావాలంటే చెప్పు మా మీ సరేమా లిస్ట్ వాట్సప్ పంపించి వేసేయండి వాట్సాప్ పంపించినాక లిస్ట్ అంతా పంపించేస్తాము ఎక్కడకి పంపియ్యాలో అడ్రస్ అంతా చెప్తే పంపించేస్తాము

సరేమా